హాయ్ అండి నా పేరు ఉపేందర్ కొత్త గూడెం అండి ఇది

టూరిస్ట్ గైడా సార్ నేను టూరిస్ట్ని సార్ మేము హైదరాబాద్లో చార్మినార్ బిర్ల మందిర్ తాజ్మహల్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నాం సార్ ఒక పది మంది ఉన్నాం సార్ ఈ నెల ఐదో తారీఖు సార్ అవును సార్ మేము మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతాం సార్ సరే సార్ సార్ మీ పేరు ఓకే సార్ మేము చార్మినార్ బస్తిలో ఉన్నాం ఓకే